నమస్తే సార్ నేన్ నార్మల్ గా మీకే ఆర్డర్ ఇస్తూ ఉంటాను స్విగ్గి ద్వారా నేను మామూలుగా ఆర్డర్ చేసేటప్పుడు మీరు నాకు ఎప్పుడు నేను మీ దగ్గరే ఆర్డర్ చేస్తా కాబట్టి మీకు నేను అడ్రెస్ చెప్పాల్సిన పనిలేదు అలవాటుపడిపోయాను కాబట్టి నేను అప్పుడు అడ్రెస్ చెప్పేవాళ్ళము కాదు ఇప్పుడు అలా కాదు నేను నా అడ్రెస్ మార్చేశాను వర్క్ పనిమీద నేను బయట వచ్చి ఉంటున్నాను సో అయినా కూడా నాకు మీ రెస్టారెంట్లో ఫుడ్డే ఇష్టం కనుక నేను మీ దగ్గరే ఆర్డర్ చేస్తున్నాను దయచేసి ఇప్పుడు నేను చెప్పే చిరునామాకి ఆ ఫుడ్ ని పంపించండి అ ఓల్డ్ అడ్రెస్ పంపియాకండి అండ్ ఇప్పుడు నా చిరునామా మారుస్తున్నాను ఇంకా ఇంకా భవిష్యత్తులో కూడా ఏమన్నా ఆర్డర్ చెయ్యదలుచుకుంటే మీరు ఈ చిరునామాకే నాకు సెండ్ చేయండి మీ ఆహారం రుచిగా ఉంటుంది కాబట్టి నేను మీ రెస్టారెంట్ లోనే ఆర్డర్ చేస్తు ఉంటున్నాను మీ ఆహారం కాని మీ క్వాలిటి కాని మీ టెస్ట్ కాని ఇంకా ఏ రెస్టారెంట్ లోను నాకు లభించట్లేదు కావున నాకు మీ రెస్టారెంట్ లో ఫుడ్ ఏ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఇంతకు ముందు ఉన్న ఏరియా కి మీ రెస్టారెంట్ కి దగ్గరైన మీ దగ్గరే పెడుతున్నాను ఇప్పుడు దూరం నేను ఉన్న అడ్రస్ కి అది దూరంగా ఉంటున్నాను నేను మీ దగ్గరే ఆర్డర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మీ రెస్టారెంట్ లో ఫుడ్ మాత్రమే బాగా నచ్చింది అది మాత్రమే నాకు కరెక్ట్ గా ఉంది కావున నేను ఏ రెస్టారెంట్ లోను ఫుడ్ ఆర్డర్ చేయట్లేదు దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ కొత్త చిరునామాకి మీరు ఫుడ్ ని పంపిస్తారని కోరుకుంటున్నాను